భరతనాట్యము కూచిపూడి కోలా కోలాటము కురకునట్టము ఇలాగ తొమ్మిది క్లాసికల్ డ్యాన్స్లు ఉండేవి సాంప్రదాయక పట్టుకత వస్త్రాలు మళ్లీ ముక్తిగా స్వాతంత్య్ర గేయాలు మరియు భక్తి గేయాలు ఇలా చాలా గేయాలు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ తెర మీద ఒక స్టేజ్ మీద ఇలాగ చేసేవారు కానీ ఈరోజుల్లో వ్యవస్థలో మొత్తము ఆధునీకరణ సాంకేతికీకరణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సినీ రంగాల్లో డ్రోన్లు కెమెరాలు అలాగా ఐటమ్ సాంగులు రావడము ఐటమ్ సాంగ్ ప్రత్యేకించి ఒక ఒక ఒక కళ ఆర్టిస్ట్ని పెట్టడము ఇలా పెట్టడం వల్ల మొత్తము సమాజం మొత్తము మారిపోయింది సమాజంలో సంప్రదాయం పట్టు వస్త్రాలు ధరించేవారు ఇప్పటివరకు సినిమా రంగాల్లో కానీ బుర్రకథల్లో కానీ లేదంటే చిన్న చిన్న పండుగలో ఉత్సవాల్లో కానీ రికార్డింగ్ డ్యాన్సుల్లో కానీ ఇలాగ డ్యాన్సుల్లో ఆభరణమైన ఆ సంస్కృతిమైన వస్త్రాలు ధరించడము డ్యాన్సులు చేయడము అలాగే భరతనాట్యము క్లాసికల్ అట్లా కాకుండా ఊరు డ్యాన్సులు ఊరు గ్రామాల్లో రికార్డింగ్ డ్యాన్సులు తీన్మార్లు మళ్ళీ డీజేలు ఇలా రకరకాల డ్యాన్సులు చేయడము జానపద గేయాలు సినిమా పాటలకు డ్యాన్సులు కాకుండా రకరకాల సాంస్కృతిక కార్యాలు పూర్వం వైభవంగా జరిగాయి కానీ ఇప్పుడు సినిమా రంగాలకు ఐటమ్ సాంగులకు హిందీ సాంగులకు ఇలా ట్రాక్టర్ల మీద లేదంటే పబ్బుల్లోన రకరకాలుగా ఆభరణమైన ఆవరణమైన వస్త్రాలు ధరించడము డ్యాన్స్లు చేయడము శారీరకంగా కాని మానసికంగా కాని సాంస్కృతిక పద్యాలు పాటించకపోవడము ఎవరికి నచ్చినట్టుగా ఆచారంగా డ్యాన్స్లు చేయడము మరియు సినీ పరిశ్రమల్లో కూడా రొమాంటిక్ సాంగ్ని లవ్ సాంగ్స్ కానీ రకరకాల డ్యాన్సులు వచ్చాయి టైటిల్ సాంగ్స్ అని ఇలాగా సందర్భ అధ్యాయాలు దూర పెట్టి ప్రాచీన ఆచారాలు దాచిపెట్టి సాంస్కృతిక ఆచారాలు దూరం పెట్టి కల్చరల్ యాక్టివిటీస్లకు దూరం చేసి ప్రాచీన అమెరికా మరియు ఫారిన్ కంట్రీస్ ఈ ట్రెడిషనల్కి మన భారతదేశ సంస్కృతులు కూడా అలవాటు పడుతున్నాయి